ఆంధ్రప్రదేశ్ లోని పర్యాటక ప్రదేశాల్లోనికి ఈదటానికి గల ప్రదేశాలు రామకృష్ణా బీచ్ ఇక్కడ సూర్య రష్మితో ఉంటుంది భీమిలీ బీచ్ ఉంటాయి యారడ బీచ్ ఉంటుంది ఇక్కడ ప్రసిద్ధమైన బీచ్లు చాలా ఉన్నాయి సముద్ర తీరా పట్టణాలలో బీచ్స్ రిసార్ట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ రిసార్ట్స్ అంటే విశాఖ రిసార్ట్సు కైలాస గిరి రిసార్ట్స్ చాలా ఉన్నాయి తూర్పు తీర రైల్వే ఉద్యోగంలో గల విశాఖ రైల్వే జోన్ కూడా ఉంది ఇక్కడ ప్రసిద్ధమైన నీటి క్రీడలకు సందర్శించగల ఏవైనా బీచ్లు అంటే రామకృష్ణా బీచ్ కైలాసగిరి పార్కు చాలా ఉన్నాయి ఇక్కడ చూడడానికి పర్యాటక ప్రదేశాలలో కూడా చాలా ఉన్నాయి ఇది ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్టణం మరియు తదితర ప్రాంతాలలో చాలా ఉన్నాయి బీచ్లు రామకృష్ణా బీచ్ ఇంకా చాలా చాలా బీచులున్నాయి సముద్రతీరంలోనే చాలా బీచులు ఉన్నాయి